నేను గే గేమింగ్ సమూహంలో చా చాలావరకు మా ఫ్రెండ్స్ మా దోస్తు వాళ్ళ ఎంబట చాలా వరకు అనుభవం కలిగి ఉన్నాను మేము ఎప్పుడు మేము అందరం కలిసి గే గేమ్ ఆడే వాళ్ళము ఆట అదే ఫ్రీ ఫైర్ పబ్జీలు ఇలా ఆడే వాళ్ళము పబ్ ఎక్కువ శాతం అయితే మేము పబ్జీ ఆడుకునే వాళ్ళము మేం మేము నలుగురం కలిసి ఎప్పుడు ఆడాలి అనుకున్న మేము అందరం మేము నలుగురు కలిసి ఆడే వాళ్ళము నలుగురు కలిసి ఆడే ఆడుతు ఆడేటప్పుడు మాత్రమే నలుగురు కలిసి మాత్రమే ఆడుకుంటాం మేము ఎప్పుడైనా ఎందుకంటే నలుగురు కలిసి ఆడితేనే అది చాలా బాగుంటుంది ఒకరికొకరు సహాయం అందించుకోగలుగుతాము ఎప్పుడు ఒకరు చనిపోయిన ఇంకొకరు వచ్చి కాపాడుతారు కాపాడి మళ్ళా అలా సరదాగా ఉంటుంది ఇంకా నలుగురు కలిసి ఆడితే కానీ మాకు సమయం గడిస్తుంది మంచిగా ఎప్పుడు ఆ రోజంతా ఈజీగా సునాయాసంగా గడిచిపోతుంది మాకు అసలు సమయం అనేది తెలియకుండా ఆడుకుంటాం మేం నలుగురు మా మా ఫ్రెండ్స్ నలుగురు కలిసి ఆడుకుంటే అలా ఆడుకున్నందుకు మాకు అసలు సమయం అనేది తెలియకుండా ఆడుతుంటాము అది ఆ అనుబంధం అనేది చాలా బాగా ఉంటుంది అంద అందరు కూడా ఎప్పుడైనా అలా నలుగురు కలిసి మాత్రమే అలా ఆడుకోవాలి ఎప్పుడెప్పుడు ఎప్పుడు సొంతంగా ఒక్కరు కలిసి ఒకరు ఆడుకుంటు ఉండకూడదు నలుగురు కలిసి ఆడితే అది ఆనందంగా ఉంటుంది అందరికి నలుగురు ఛా ఒకరికొకరు సహాయం చేసుకుంటు ఆడుకుంటారు ఎప్పుడు అలా సం నలుగురు కలిసి ఆడితే బాగుంటుంది సమూహం అనేది మనకు చాలా ముఖ్యమైనది అప్పుడు ఆట ఆడే ఆడేటప్పుడు ఒక్కరు ఆడితే అది ఒక గంట సేపు ఆడుకున్న అది ఆ గంటసేపు ఆడినట్టు కూడా అనిపించదు ఏదో నరకంలో ఉన్నట్టు ఎంతో టైం పట్టినట్టు పది నిమిషాలు ఆడిన గంటసేపు ఆడినట్టు ఉంటుంది అదే ఒకవేళ నలుగురు కలిసి ఒక స సమూహంగా కలిసి మేము అందరము ఆడుకుంటే అది పది నిమిషాలు ఆడిన గంట గంటసేపు ఆడిన పదినిమిషాలు ఆడినట్టు అనిపిస్తుంది అసలు టైం అనేది సమయం అనేది తెలియదు తెలియకుండా ఉంటుంది ఎప్పుడు ఇలా ఎప్పు గే క్రీడ అనేది సమూహంగా కలిసి ఆడుకోవాలి ఇంకా మనము అలా కలిసి ఆడుకోవాల్సిన క్రీడలు చాలా ఉన్నాయి క్రికెట్ కబడ్డీ అలాంటి క్రీడలు కూడా అందరం కలిసి సమూహంగా ఆడుకుం ఆడుకుంటాము అలా కలిసి ఆడుకుంటే అది క్రీడ అవుతుంది ఒకరు ఒకరు మాత్రమే ఉండి ఆడుకోవడానికి వీలు ఉండదు అలా నలుగురు కలిసి ఆడుకుంటే అది చాలా బాగుంటుంది క్రికెట్ అనేది అందరు కలిసి ఆడుకోవాలి ఇప్పుడు అందరం కలిసి గ్రౌండ్లో ఆడుకుంటే అది మనం ఆడుకున్నందుకు మరియు ఇంకా శారీరకంగా మనము ఇంకా బలపడతాము ఇంకా ఆరోగ్యం మంచిగా నిలు ఆరోగ్యం నిలుపోగలుగుతాము ఇంకా మెంట ఆ మెంటల్గా అనేది మనం చాలా మంచిగా బలంగా ఉంటాము ఇలా అందరు దోస్తులు అందరు కలిసి ఆడుకుంటే అది క్రీడ క్రీడ అనేది సమూహంతో ఆడుకుంటే చాలా బాగా ఉంటుంది ఎప్పుడైనా అలాగే ఆడుకోవాలి